జనవరి పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగష్టు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు మూడు పంతొమ్మిది వందల తొంభై ఏడు జులై ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది